మా చిన్నతనంలో చాలా గేమ్స్ అయితే మేము ప్లే చేసేవాళ్ళం అండి ప్రాముఖ్యంగా ఫోర్ గేమ్స్ అయితే ఎక్కువగా ఆడే వాళ్ళము తొక్కుడు బిళ్ళ అష్టా చమ్మా ఇంకా పరుగు పందాలు దొంగ పోలీస్ ఇవి ఎక్కువగా ఆడే వాళ్ళం మేము ఇంకా అమ్మాయిలైతే వచ్చి ఎక్కువ తొక్కుడు బిళ్ళ ఆడే వాళ్ళము ఎక్కువ గెలిస్తే కనుక వాళ్లకి ప్రైజ్ ఇవ్వాలిమాట ఏదన్నా ప్రైజ్ ఇవ్వాలి ఆ నిబంధన అనేది మేము పెట్టుకున్నమాట ఫస్ట్ ఎవరు వచ్చినా వాళ్ళకి చాక్లెట్ ఇవ్వాలి సెకండ్ వచ్చిన వాళ్ళకి బిస్కెట్ ఇవ్వాలి అట్లా మేము పెట్టుకునే వాళ్ళము పెట్టుకున్నప్పుడు ప్రతి గేమ్లో ఏదో ఒక రకంగా ఈ గేమ్లు ఇలా ఆడాలి ఒక గేమ్లో అయితే నేను రాజుగా వేరే వాళ్ళు సెకండ్ వస్తే వాళ్ళు రాణి థర్డ్ వచ్చినప్పుడు వాళ్లు మంత్రి ఇలా మేము గేమ్స్ ప్లే చేసే వాళ్ళమండి ఆ రోజుల్లో కాకపోతే మేము ఎక్కువగా మేము దొంగ పోలీస్ కూడా ఎక్కువగా ఆడే వాళ్ళము అంటే ఎప్పుడు నేను పోలీస్గానే ఉండాలి దొంగను పట్టుకోవాలి అని ఒక ఆలోచన అయితే మాలో ఉండేది ఏదైనా సరే స్ట్రాంగ్గా ఉండాలి నేను గెలవాలి నేను పోలీస్గా ఉండాలి అని మేము ముందు ఎక్కువగా మేము పరిగెత్తే వాళ్ళము ఎక్కువగా మేము పరిగెత్తడానికి ఎక్కువగా ఇష్టపడే వాళ్ళ పరుగు పందాలు కాని ఇలాంటివి ప్రతి గేమ్ని మేము ఒక ప్రైజ్ రూపంలో గేమ్స్ ప్లే చేసేవాళ్ళం ఆ రోజుల్లో